నమస్తే మేడం విచ్చేయండి ఏ టైపు ఆఫ్ డ్రెస్సెస్ చూద్దాం అనుకుంటున్నారు మేడం కుర్తాస్ శారీస్ టిష్యూ శారీస్ లెహంగాస్ లంగా వోనిస్ ఏది కావాలనుకుంటున్నారు మేడం మీకు ఏ కాస్ట్లో కావాలి మేడం ఓకే మేడం ప్లీజ్ సిట్ డౌన్ ఓకే మేడం అంటే మీకు ఫస్ట్ టాప్ వచ్చేసి సింపుల్గా వస్తే దుప్పట్టా హైలెట్ ఉండేటట్లు కావాలి అంతే కదా మేడం ఓకే మేడం ఈ మోడల్ చూడండి మేడం ఇది మీకు సింపుల్ డిజైన్ వచ్చేసి దుప్పట్టా వచ్చేసరికి హైలైట్ వస్తుంది రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వస్తుంది మేడం మీరు ఏ సైజ్లో కావాలనుకుంటున్నారు మేడం ఓకే ఇది ఎక్సెల్లో వస్తుంది మేడం అండ్ ఎస్లో కూడా వస్తుంది మీకు లార్జ్ సైజ్లో అయితే ఇది రాదు మీకు ఇంకా కలర్స్ వేస్తాను చూస్కోండి ఓకే ఇక్కడున్న ఒక సెవెన్ కలర్స్ వేశాను కదా మేడం ఇందులో మీకు ఏమైనా నచ్చితే చెప్పండి లేదా ఈ డిజైన్లో ఏమైనా కావాలంటే చెప్పండి తెప్పిస్తాను అంటే ఇంకా మంచి డిజైన్స్ అంటే మీరు అడిగింది సింపుల్ అండ్ హెవీ దుప్పట్టాలో ఇవే మేడం మోడల్స్ ఇంకా మీరు వేరే డిజైన్స్ కావాలంటే టాప్ కూడా కొంచెం హెవీది గ్రాండ్ లుక్ వచ్చి దుప్పట్టా కూడా గ్రాండ్ లుక్ వస్తుంది మేడం అవి కూడా చూడండి నేను చూపిస్తాను ఈ ఈ డ్రెస్ మీద మీకు ఈరోజు ఒక ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది మేడం ఈ టాప్స్ ఈ ఈ వెస్ట్రన్ దాంట్లో ఈ మోడల్లో వచ్చేసరికి ఈరోజు దివాళీ సేల్గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మీకు ప్రతి డ్రెస్ మీద అండ్ ఇది వచ్చేసి ఇందులో త్రీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మేడం ఓకే మేడం ప్యాక్ చేయమంటారా దీన్ని ఇంకేమైనా చూస్తారా మేడం పట్టులో కావాలా నార్మల్ కావాలా క్రేప్లో కావాలా మేడం ఓకే మేడం బోర్డర్ మీకు హెవీ కావాలా గ్రాండ్ కొంచెం సింపుల్గా ఉండేటట్లు కావాలా ఓకే మేడం ఏ రేంజ్లో చూపించమంటారు ఇందాకలాగా కుర్తి లాగా టూ త్రీ థౌజండ్లో చూపించమంటారా సరే మేడం ఓకే మేడం ఇక్కడ ఈ శారీ చూడండి మేడం ఇది ప్యూర్ పట్టు వస్తుంది మీకు ఇక్కడ ఫినిషింగ్ టచ్ వచ్చేసి చాలా సింపుల్ డిజైన్తో వస్తుంది మొత్తం శారీ అంత ప్లెయినే మేడం హెవీ బోర్డర్ మీరన్నట్టు అండ్ ఈ శారీ చూడండి మేడం ఈ శారీ కూడా సేమ్ మీరు అనుకున్న ఫీచర్స్లోనే ఉంటుంది ఈ ఈ శారీ మీద మాత్రం ఇప్పుడు తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మేడం ఈరోజు ఇంకా ఒక్క నిమిషం మేడం వేస్తున్న ఓకే ఇదిగోండి మేడం ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం ఈ శారీస్లో ఓకే మేడం ప్యాకింగ్కి పంపించమంటే ఇంకా ఏమైనా కావాలా మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ప్లీజ్ విజిట్ ఎగైన్ ఇవి బిల్ కౌంటర్లోకి పంపించేస్తాను మేడం మీరు వెళ్ళి క్యాష్ పే చేసేసి తీస్కోండి మేడం థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్